ట్రావెల్ ఏజెన్సీనే చెప్పండి ఓకే సార్ ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ మీరు ఒక్కరేనా సార్ ఓకే సార్ మీరు ఎప్పుడు బై ఎప్పుడు వస్తారు సార్ ఓకే సార్ అయి తే ఫస్ట్ బా డెస్టినేషన్ ప్లేస్ ఏంటంటే వైజాగ్ బాగుంటుంది సార్ వైజాగ్ బీచ్ రోడ్ బాగుంటుంది అక్కడి నుంచి మనము భీమిలీ బీచ్ రోడ్ వెంటా వెళ్తూ మనం పాడేరు హిల్స్ అదే విధంగా మనం అరుకు హిల్స్ అవి బాగుంటాయి సార్ డెస్టినేషన్కి మనం అరుకులో ఒకరోజు అక్కడే స్టే చేసి ఆ మరుసటి రోజు మారేడుమిల్లి వాటర్ఫాల్స్ కొంచెం చూడవచ్చు అండి ఆ తర్వాత మనం లంబసింగి కూడా చూడవచ్చు లంబసింగి కూడా మంచి డెస్టినేషన్ సార్ అది చాలా బాగుంటుంది డెస్టినేషను తర్వాత మనకు ఆ తర్వాత డెస్టినేషను వచ్చి మనకి అన్నవరం బాగుంటుందండి అదే విధంగా మనకి తిరుపతి దేవస్థానం కాని లేకపోతే నెల్లూర్లో వాటర్ఫాల్స్ కాని అన్ని ఈయన్ని కూడా మనకి మంచి మంచి డెస్టినేషన్లు ఉన్నాయి సార్ ముఖ్యంగా మనకి పాడేరులో ట్రకింగ్ హిల్స్ ఉంది సార్ మనం హిల్స్ ట్రకింగ్కి వెళ్లి అక్కడ స్టే చేస్తే కిందనా మేఘాలు అవి ఉంటాయి మేఘాన సన్ రైసెస్ చూడవచ్చు చాలా బాగుంటుంది ఇది ఇది ఎక్కడా లేనిది మన దగ్గరలోనే ఇక్కడే ఉంది మీకు కావాలనుకుంటే ఈ లొకేషన్స్ అన్ని టెన్ డేస్లో చూపిస్తాం సారు కార్ కూడా మాదే మేమే ట్రావెల్ తి ట్రావెలింగ్ అంతా మాదే మేమే తీసుకెళ్లి తీసుకొస్తాము హోటల్స్ కూడా మేమే బుక్ చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యు